అవునండి హర్షకుమార్ ట్రావెల్ ఏజెన్సీ అండి చెప్పండి అవునండి అవునండి రేపు ఖాళీ లేదండి ఎల్లుండి అయితే అవుతదండి

ఓకేనండి అయితే ఏ టైంకి రావాలండి ఓకేనండి

ఓకేనండి మరి ఏ సరేనండి అయితే వస్తామండి లొకేషన్ అది పెట్టండి అడ్రస్సూను మినిమం ఎయిటీ థౌజండ్ అవుతదండి పద్దెనిమిది వందలండి

చేస్తామండి ఓకేనండి ఓకేనండి